నేను ఒకానొక రోజున ఆన్లైన్లో ట్యాక్సీని ఒకసారి బుక్ చేశాను బుక్ చేసినప్పుడు నేను ఆన్ చేసినప్పుడు ఆరు గంటల సమయం అనుకుంటాను ఆ టైంలో బుక్ చేశాను ఆరు గంటలకి సమయంలో బుక్ చేస్తే అది ఏడున్నర టైంలో వచ్చింది ఎందుకు అని ఏమిటి అని అడిగితే సార్ ట్రాఫిక్కు ఇలా ఇలా అని చెప్తున్నాడు కానీ మేజర్ ఇష్యూ అది కాదు వెహికిల్ వెహికిల్ ట్రబుల్ ఇచ్చింది సో ఇంత ఇబ్బంది అయినా కానీ ఎంత సేపు వేచి ఉండాలి అని చెప్పి డ్రైవర్కి కాల్ చేసి అడిగితే ఎందుకింత ఆలస్యమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు సార్ మీ ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే సార్ కార్ ట్రబుల్ ఇచ్చింది సార్ ట్యాక్సీ ట్రబుల్ ఇచ్చింది ఇలా చెప్తూ ఉంటారు సో మనం ఇంకా మనం ఇంక ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆలస్యం ఎందుకు అయ్యింది బుక్ చేసుకున్నప్పుడు మేము మీరు త్వరగా వస్తారనేనా దాంతోనే మేం బుక్ చేసాము నాకు ఎంతో అవసరమయ్యి మేం వెళ్ళాలి అనుకుంటాము సో ఇట్లాగ చెయ్యాలనుకున్నప్పుడు మీరు ఇలా చేస్తే కరెక్ట్ కాదు కదా అలాంటప్పుడు మనం ఇంత సమయము మీకోసం వేచి ఉన్నాను కదా ఎందుకు రాలేదు అనని చెప్పి గట్టిగా అడిగినా కాని వాళ్ళు ఇచ్చేది సమాధానం ఒకటే మనం ఊబర్ను ఊబరు ట్యాక్సీని వాటినన్నిటిని నమ్మవచ్చు కానీ మనకు కావాల్సిన టైమింగ్ తగ్గించినప్పుడు మన ప్రయాణ కాలాన్ని తగ్గిస్తారనని చెప్పి మనం ఆన్లైన్లో ట్యాక్సీ ర్యాపిడో అటువంటివి ఊబరు ఇటువంటివి అనేది మనము బుక్ చేసుకుంటాము